నృత్యం అనేది అనేక విధాలుగా మనుషులను దగ్గర చేసి సమూహ భావాలను పెంపొందించగలదు నృత్యం అనేది ఒక బలమైన భాగోద్వేగ వ్యక్తీకరణ రూపం ఇది ప్రజలు తమ సంతోషం విచారం కోపం మరియు భయం వంటి భావాలను వ్యక్తపరచడానికి అనుమతిస్తుంది నృత్యంలో పాల్గొనే వ్యక్తులు ఒకే విధమైన భావోద్వేగాాలను పంచుకున్నప్పుడు వారు ఒకరితో ఒకరు కనెక్ట్ అయినట్లు ఉంటుంది నృత్యం అనేది ఒక సామాజిక కార్యాచరణ ఇది ప్రజలు ఒకరితో ఒకరు కలవడానికి మాట్లాడటానికి మరియు కలిసి ఆనందించటానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది నృత్యంలో పాల్గొనే వ్యక్తులు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు మరియు బలమైన సంబంధాలను ఏర్పర్చుకోవచ్చు